మేడం చెప్పండి అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇంజినీరింగా ఇంజనీరింగ్ అయితే ఐఐటీలో ఎన్ఐటీలో వచ్చేసి మంచి జాబ్లు మంచి ఫ్యూచర్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఇస్రోలో ఉంటుంది సిఎస్ఆర్లో డిఆర్డివోలో బెల్ ఇలా ఆంధ్రాలో అయితే ఎకనామిక్స్ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంది కెరీర్ గైడెన్స్లో మీకు మీకు బాగా ఇంట్రెస్ట్గా ఉండేది మ్యాథ్స్ అయితే లో లెక్చరర్ కూడా అవ్వచ్చు ఇంకా మీకు ఏ సబ్జెక్ట్లంటే ఇష్టం అయితే ఐఆర్ ఐఐటీలో ఎన్ఐటీలో మంచి కోచింగ్ ఉంది మంచి టీచింగ్ ఉంది అక్కడ చేరండి ఫీజులంతా ఒక నాలుగైదు లక్షలుంటుంది అవును

సరే అండి